నేను నా ఫస్ట్ ఆర్డర్ పెట్టిన ఎప్పుడంటే మా డాడీది ఫస్ట్ మొబైల్ అది ఒప్పో ఎఫ్ నైన్టీన్ అది ఏ టైంలో పెట్టానంటే కరోనాకి ముందు ఒక ఇయర్ ముందు అప్పుడు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుండే అన్నట్టు అంటే ఈ ఫ్లిప్కార్ట్లో పెడితే మంచిగా మనం పోయి కొనుక్కో కొనుక్కోనవసరం కూడా లేదు సక్ డైరెక్ట్గా ఇంటికి వస్తే వచ్చేస్తుంది కదా సో అలా పెడితే అయిపోద్ది కదా అని అనుకుంటుండే సో నేను అలా మా డాడీకి చెప్పి ఆర్డర్ పెడదామని అంటే అప్పుడు ఆ మొబైల్ ట్వెంటీ త్రీ ట్వెంటీ టూ థౌజండ్ ఉంటుండే మా డాడీ వద్దు బిడ్డ ఎందుకు అంత పెద్ద అంత పెద్ద మొబైల్ నేను ఎట్లాగు అంత వాడను కాబట్టి నేను ఉండన్న కదా నాన్న అది మనం ఎట్లా మొబైల్ అయితే టూ త్రీ ఇయర్స్కి చేంజ్ చేయములేము కదా ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ వరకు ఇది ఈజీగా వచ్చేస్తుంది నువ్వు అంత ఏం హెవీగా యూజ్ చేయలేవు కదా అని చెప్పి తీసుకోమని చెప్పిండు అది నేను పెట్టింది పెట్టిన పెట్టిన అది డెలివరీ ఎప్పుడు చూపించింది అంటే ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్ అని చూపించిండే నేను ఎగ్జైటింగ్గా ఉంటుండే అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది కొత్త మొబైల్ కదా సో వీళ్ళు నిజంగానే వేశారు అప్పటికి ఇంకా మళ్ళీ న్యూస్లలో ఫ్లిప్కార్ట్ అమెజాన్లలో అంటే స్కామ్ జరుగుతుంది ఎలాగంటే మొబైల్ దాంట్లో బాక్సులు ఇటుకలు పెట్టియ్యడం అట్లా అయితుండే అయితే మా డాడీ అన్నాడు కాని అలా ఏం జరగదు నాన్న అది అప్పుడప్పుడు మనం అతను వచ్చినప్పుడు అతనితోనే ఓపెన్ చేపిద్దాం అతను కూడా చూసిండనుకో తెలిసిపోద్ది కదా అది అని అంటే సరే నీ ఇష్టం అనని మా డాడీ అనుంటాడు అయితే పెట్టుపిచ్చినా పెట్టిపిచ్చిన టూ డేస్కి అదక్కడి నుండి షిప్పింగ్ అయ్యింది షిప్పింగ్ అయిన టూ డేస్కి మా దగ్గర మా డిస్ట్రిక్కి అంటే మా డిస్టిక్కి వచ్చినుండే మాది పెద్దపల్లి డిస్టిక్ అన్నమాట అయితే మాకు ఫిఫ్టీన్ డేస్ ఎందుకు పట్టిండంటే మాది జర విలేజ్ అక్కడి నుండి వచ్చేసరికి లేట్ అయ్యిద్ది కదా ఎట్లా అని చెప్పేసి పెట్టిండే ఫిఫ్టీన్ డేస్ అయ్యింది టెన్ డేస్కేమో మా డిస్టిక్ దగ్గరకు వచ్చేసిందంట అప్పుడు ఇంకా ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటుండే నేను కాల్ చేస్తూనే ఉంటా ఆ అన్న జల్దీ వస్తున్నాడా లేడా అని ఫిఫ్టీన్ డేస్ అని చెప్పినరు అది షిప్ కూడా అయ్యింది తర్వాతకి ప్యాక్ ప్యాక్డ్ అయిపోయింది తర్వాత షిప్ కూడా అయిపోయింది షిప్ కూడా అయిపోయినాక మా డిస్టిక్ దగ్గరికి వచ్చిందంట మేము కాల్ చేసి అడిగితే ఇవాళ వచ్చేస్తా బ్రో అన్నాడు ఇవాళ ఏంది బ్రో ఫిఫ్టీన్ డేస్కి అన్నారు కదా మరి ఇంత తొందరగా వస్తుందా అనంటే వస్తుంది బ్రో అని అన్నాడు అయితే చూస్తున్న కానీ అది ఆ రోజు రాలేదు సో నేను మళ్ళీ కాల్ చేస్తే నెక్స్ట్ డే బ్రో అది నిన్న కొన్ని ఎక్కువ ఆర్డర్స్ ఉంటుండే అందుకే నేను తేలేకపోయిండే ఇవాళ తీసుకస్తాను బ్రో అని చెప్పి అన్నాడు సరే బ్రో తేండి అని అన్నా మళ్ళీ ఇవాళ కూడా తేకపోయుండే ఇట్లా త్రీ డేస్ ముందే డెలివరీ తెచ్చిండు అప్పటికీ ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే ఆయన కాల్ చేసి ఎక్కడ బ్రో ఎక్కడ బ్రో నేనేమో ఇక్కడ బ్రో నేను మా ఇంటి దగ్గర ఉన్న మీకు బయట కనిపిస్తాను ఫోన్ మాట్లాడుకుంటూ ఈ కలర్ రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకొని ఉంటుండే అని చెప్పేసిన చెప్తే ఎక్కడ బ్రో ఎక్కడ బ్రో అని అయితే నేనొక హాఫ్ ఎన్ అవర్ వరకు బయట తిరిగి తిరిగి తిరిగి మా ఇంటి దగ్గరికి వచ్చిన్నాడు అంటే మా ఇల్లు జర గల్లీలోపలకి ఉంటుండే అందులోకి వచ్చేసరికి లేట్ అయ్యింది తిరిగి తిరిగి తిరిగి తిరిగి వచ్చి ఇంటికి రాగానే మొబైల్ బాక్స్ ఓపెన్ చేసి ఆయన తీయిచ్చేసిండు నాకు ఇయ్యగానే నేనుండి బ్రో ఒక ఫైవ్ మినిట్స్ ఉండండి మేము ఓపెన్ చేసాం ఓపెన్ చేసినాక వెళ్ళిపోండి బ్రో అని అన్న అయితే అతను ఎందుకు బ్రో అంటే మా డాడీ నమ్మడు ఎందుకంటే బికాజ్ ఆఫ్ మన న్యూస్లలో వస్తుంది కదా ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాటిని స్కామింగ్స్ అందుకని చెప్పి అని చెప్పి అన్నా అంటే సరే బ్రో అని చెప్పి వెంటనే నేను ఓపెన్ చేసిన బాక్స్ ఓపెన్ చేయంగానే మొబైల్ బాక్స్ ఓపెన్ కనిపించింది ఫుల్ ఎగ్జైటెడ్ ఉంటుండే ఎందుకంటే కొత్త మొబైల్ మంచిగ ఉంటుండే అసలు ఆ ఫోన్ అంటే ఫోన్ అది వేరే ఓపెన్ చేయగానే బాక్స్ ఓపెన్ చేయగానే ఫోనే ఉంది ఇదితప్ప ఏం లేదు సో బ్రో చూసి అప్పుడప్పుడు అది అట్లా అయితుండే బ్రో అది మేము ఏం చేయలేము అక్కడ ప్యాక్ అయితుండే అట్లా అది వాళ్ళు చేసే స్కామ్ మా దగ్గర ఏం జరగదు అని చెప్పి అన్నాడు లేదు బ్రో అట్లేం కాదు మా డాడీ అట్లంటుండే అని చెప్పి సరే బ్రో అని చెప్పి ఇచ్చేసినం మనీ పే చేసేసినం ఇంకా ఫోను ఎలా అంటే అసలు అది ఆసం పర్ఫామెన్స్ అప్పట్లో అది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఫోన్ అంటే ఇంకా అసలు వేరే అది ఇప్పటివరకూ ఉన్నది ఎలా అంటే దాని కెమెరా పర్ఫామెన్స్ అయితే వేరే లెవల్ నాకు ఇప్పటివరకూ ఆ బడ్జెట్లో అంత మంచి కెమెరా పర్ఫామెన్స్ అయితే ఏ మొబైల్లో చూడలేదు అంటే ఆ టైంలో ఇప్పుడు వచ్చేసిన ఇప్పుడు ఇప్పుడు హండ్రెడ్ మెగా పిక్సెల్ అట్లా వచ్చింది కాని ఆ దీనిలో అయితే అది చాలా వర్త్ ఇది ఇది నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ ఆర్డర్ మీద పెట్టుకున్న ఫస్ట్ ప్రోడక్ట్